హలో టూర్ కన్సల్టా మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యాడం మేము ముంబై నుంచి హైద్రాబాద్లో ఉన్న ప్లేసెసన్నీ చూడాలనుకుంటున్నాము మీరు మాకు దగ్గరుండి చూపించాలి ఇంకా మేము ముంబై నుంచి హైద్రాబాద్కొస్తున్నామండి అయితే అయితే మాకు ఒక రూమ్ కావాలి ఇంకొక కార్ కావాలి మేము ఫ్యామిలీతోనే వస్తున్నామండీ మేమొక వన్ వీకు వరకు హైద్రాబ్యాడ్లోనే స్టే చేస్తాము కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి కార్ పక్కా కావాలండి ఇంకా డ్రైవర్ గుడంగా కావాలి కారు చిన్నదైనా పర్లేదు గానీ కారు మాత్రం కన్ఫామ్గా కావాలండి అమౌంట్ ఎంతవుతుందండి వన్ పర్ డే ఏం డిస్కౌంట్ ఉండదా అండి ఓకే అండి ఎప్పుడు రావాలి అండి మేము ఓకే మీకే బుకింగ్స్ లేవా అంటే మేము ఎల్లుండే వస్తామండి మేము మా ఎల్లుండే వచ్చేస్తాం

ఓకే అండి మాకు వాట్సాప్లో లొకేషన్ సెండ్ చేయండి మీరున్న లొకేషన్ని రూమున్న లొకేషన్ని మేము డైరెక్ట్గా అక్కడనుంచి వచ్చేస్తాము అక్కడనుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకుని మీరు దగ్గరుండి చూపించండి ఓకే మ్యాడం త్యాంక్ యు